గుడ్ మార్నింగ్ సార్ ఏ పని మీద వచ్చారు సార్ ఉన్నాయి సార్ జూలై ఫస్ట్కి క్లోజ్ అయిపోతాయి ఎవరిని జాయిన్ చేపించాలి ఏ క్లాస్ సార్ ఓకే సార్ ఎప్పుడు జాయిన్ చేపిస్తారు సార్ అంటే జులై ఫస్ట్కి అయిపోతే సార్ అడ్మిషన్స్ అవును సార్ సెకండ్ క్లాస్కొచ్చేసి నైన్ థౌసండ్ సార్ ఫీజు ఆ మూడుసార్లుగా కట్టుకోవచ్చు సార్ ఎవిరీ ఇయర్ ఇయర్లీ మూడుసార్లు కట్టుకోవచ్చు అంతే అంటే సార్ థర్డ్ క్లాసుకి థౌసండ్ పెరిగిద్ది సార్ బస్సు ఫీజు సపరేటు బస్సు అంటే మీకు దగ్గరలో అయితే బస్సు అవసరం లేకపోతే అవసరం లేదు బస్సు ఫీజు అయితే సిక్స్ హండ్రెడ్ సార్ మంత్లీ ఆ స్కూలు మళ్ళీ డ్రెస్సింగు ఫీజ్ సపరేటు అంటే పిల్లకి యూనిఫామ్ ఇస్తాం కదా ఆ ఫీజ్ సపరేటు తర్వాత బుక్స్ అన్ని ఇక్కడే ఇస్తాము ఆ ఫీజ్ సపరేటు ఆ ఇస్తాం సార్ మంత్లీ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది మార్నింగ్ నైన్కి వచ్చేయాలి ఈవినింగ్ ఫోర్కి పంపిచ్చేస్తాం అవును సార్ అవును సార్ బుక్స్కి అన్ని సపరేటే సార్ మేమే క్లాత్ ఇస్తాం సార్ అవును సార్ ఓకే సార్ రేపు మార్నింగ్ రండి సార్ ఆధార్ కార్డ్ అండ్ రెండు ఫోటోలు తెచ్చుకోండి సార్ ఓకే సార్